నేను తెలుగు పాఠకుడిని నా మాతృభాష తప్ప వేరే భాషలో రాయలేదు తెలుగులోకి అనువాదించబడిన కొన్ని పుస్తకాలు చదివాను భావం కలిగి ఉంది కొన్ని అనువాద పుస్తకాలు చాలా బాగా ఉన్నాయి మరియు పుస్తకం యొక్క అసలు అర్థం మరియు స్తా శైలిని సంగ్రహించడంలో అనువాదకుడు గొప్ప పని చేశారని నేను భావించాను అయితే ఇతర అనువాద పుస్తకాలు తక్కువ విజయాన్ని సాధించాయి మరియు అనువాదకుడు పుస్తకం యొక్క అసలు అర్థం లేదా శైలిని పట్టుకోలేకపోయాడని నేను భావించాను అనువాదకుడిని నైపుణ్యం మూల పుస్తకం నాణ్యత రెండు భాషల మధ్య సాంస్కృతిక వ్యత్యాశతో సహా అనేక అంశాల మీద అనువాద పుస్తకం విజయం ఆధారపడి ఉంటుందని నేను భావిస్తున్నాను ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ చదవాలని నేను భావించే తెలుగు పు తెలుగులో రాసిన కొన్ని పుస్తకాలు పేర్లు చెప్పగలను ఈ పుస్తకాలు విశ్వనాథ సత్యనారాయణ రచించిన వెయ్యి పడగలు యండమూరి వీరేంద్రనాథ్ రచించిన బుడుగు కృష్ణదేవరాయ రచించిన ఆముక్తమాల్యద ఈ పుస్తకాలన్నీ తెలుగులో సాహిత్యానికి అద్భుతమైన ఉదాహరణ అని నేను భావిస్తున్నాను మరియు అన్ని నేపద్యాల పాఠకులు వాటిని ఆనందిస్తారని నేను నమ్ముతున్నాను